నాకు క్రికెట్ అంటే చాలా ఆశగా ఉంటుంది చాలా ఇష్టం క్రికెట్ అంటే నేషనల్ డిస్ట్రిక్ట్లో మా దిక్కు అయితే క్రికెటే అనేదే లేదు మాకు చిన్నప్పటి నుంచి ఆశ క్రికెట్ అంటే నా గోల్ మంచి మంచి అలవాటు క్రికెట్ ఆడాలని నేను ఎప్పుడెప్పుడో కనను మా ఏరియా సైడ్ క్రికెట్ అసలే లేదు ఇక్కడ ఆడదాము అనుకుంటే భవిష్యత్తులో లభిస్తే భారత దేశంలో రంగానికి ముందుకి సాగాలని నేను

అని భారత దేశంలో రంగానికి ముందు తీసుకుంటున్నాము భావిస్తూ అవకాశం అందరికీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అందరికీ మంచిగా అవకాశం ఉండాలని క్రికెట్ ఒక మంచి అలవాటు ఇలాంటి ప్లేయర్స్ భవిష్యత్తులో కెప్టెన్ లాగా ఎంఎస్ ధోని ఇట్లాంటి విరాట్ కొహ్లీ లాగా ఆడాలని మనం కోరుకుంటున్నాము మరింత డబ్బు ఖర్చైనా సరే విడుదల చేయాలని భవిష్యత్తులో ముందుకు సాగాలని మంచిగా మా ప్లేసెస్లో ఇలాంటి ప్లేసెస్ ఎక్కడా లేవు అని మీకు అవకాశం లభిస్తామని మేము చెప్పుకుంటున్నాము రంగాన్ని ముందుకు సాగాలని కొన్ని కొన్ని సంవత్సరాలు యుగాలుగా మనం ఎదురు చూస్తున్నాము మనకు మంచి అవకాశం నేషనల్ కబడ్డీ కబడ్డీ కూడా మంచి ఇది ఒక ఆట ఈ ఆట కూడా మంచిగా ఉంటుంది నేషనల్

ముందుకు ప్రభుత్వం అలాగనే మనకు మంచి అలవాటుగా మంచి లక్షణంగా మంచి గోల్లుగా మంచిగా స్వేచ్ఛగా ముందుకు సాగాలని మనం మంచిగా నేర్సుకొని ముందుకు పోతుంటే ఉండాలి నేషనల్ ఇంటర్నేషనల్ ఇలాంటి చిన్న చిన్న గ్రామాల నుంచి చిన్న చిన్న ప్లేస్ నుంచి మనం మంచిగా అలవాటుగా మంచిగా పోవాలని ప్రభుత్వం ఒక

నిధులు విడుదల మనకు భవిష్యత్తులో మంచి చాన్స్ ఉంటే మనం మంచిగా ముందుకు సాగుతాము డబ్బు ఖర్చు లభిస్తే భారతదేశంలో రంగాన్ని ముందుకు సాగిస్తాము అందుకు మనము మరింత మంచిగా సహాయంగా మంచిగా ఉండాలని కోరుకుంటూ మనం మంచిగా భవిష్యత్తులో మంచిగా ముందుకు సాగుతామని మంచిగా మనం అవకాశం లభిస్తే భారతదేశంగా రంగాన్ని ముందుకు సాగాలని మనం మరింత డబ్బును ఖర్చు చేయాలని మీ ఇంత సాయంతో నేను ముందుకు సాగుతున్నాను